నేను స్విగ్గీ ద్వారా నేను బిర్యానీ మరియు నూడిల్స్ని ఆర్డర్ చేశాను అది రెస్టారెంట్ పేరు వచ్చేసి ది నాయుడు గారి కుండ బిర్యానీ నేను మధ్యలో ఏం చేశాను అంటే ఈలోపు ఆర్డర్ వచ్చే టైంలోపే నేను

అదే సేమ్ బిర్యానీ ఇంకా నూడిల్స్ సో నాకైతే ఇప్పుడు నేను ఆర్డర్ చేసిన బిర్యానీ మరియు నూడిల్స్ నాకు వద్దు అని చెప్పి నేను ఆర్డర్ని క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాను ఆ రెస్టారెంట్ నాయుడు గారి కుండ బిర్యానీ అమ్మేవారిని సంప్రదించి నేను ఆర్డర్ని క్యాన్సిల్ చేయగలను నాకు ఆ రైట్ ఉంది స్విగ్గీ ద్వారా నేను ఆర్డర్ వచ్చేలోపే నేను వెళ్ళి తెచ్చేసుకున్నాను నా ఫ్రెండ్స్ తెచ్చేసారు సో నాకైతే ఇప్పుడు ఆ ఆర్డర్ వద్దు సో నాకైతే ఆ ఆర్డర్ని రద్దు చేయమని నేను అడుగుతున్నాను ఎందుకంటే అక్కడకంటే ఇంకా వేరే చోట బాగుంటుందని చెప్పి వేరే చోట నుంచి తీసుకువచ్చారు ఏంటివి నూడిల్స్ అండ్ బిర్యానీ ఏదో రకంగా నాకు రద్దు చేయండి ప్లీజ్ దానికి కావాలి అంటే కొంత కమిషన్ కట్ చేస్తున్నారు స్విగ్గీ వాళ్ళు దయచేసి ఆర్డర్ ని రద్దు చేయండి అంగడి పేరొచ్చేసి నాయుడు గారి కుండ బిర్యానీ ఏదో కారణం వల్ల దాన్ని రద్దు చేయాల్సి వస్తుంది యాక్చువలీ నేనది యూపీఐ పేమెంట్ ద్వారా ఆర్డర్ని బుక్ చేశాను మీరు నా ఆర్డర్ డీటెయిల్స్ని చూసి నా అకౌంట్లోకి తిరిగి రీపేమెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను నాకోసం రద్దు చేయండి ఆన్లైన్లో ఇలా చేయడం కరెక్ట్ కొన్ని విషయాల్లో కొన్ని విషయాల్లో కరెక్ట్ కాదు సో ఈసారి అయితే ఆర్డర్ ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు అనే విషయానికి వచ్చేసరికి ఫుడ్ ఈజ్ ఎక్సెలెంట్ బట్ ఆల్రెడీ ఐ టేక్ అవే ఫ్రమ్ ఎనఅదర్ రెస్టారెంట్ సో ప్లీజ్ క్యాన్సిల్ మై ఆర్డర్ అని కమెంట్ చేశాను నేను ఆ విధంగా నాకు ఆర్డర్ని రద్దు చేయవలసిందిగా ఆ షాప్ వారిని కోరుతున్నాను అలాగే స్విగ్గీ వారిని కూడా కోరుతున్నాను సో ఆ రెస్టారెంట్ నుంచి మాకు ఫుడ్ అయితే వద్దు ఇంకా